బైకుల మాడిఫికేషన్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది కంపెనీతో వచ్చిన మార్పులు కాకుండా చాలా రకాలుగా మారుస్తున్నారు బైకు సవరించడం వలన ప్రయాణం చేసేటప్పుడు పోలీసు సిబ్బందితో చాలా ప్రమాదాలు తలెత్తవచ్చును కాబట్టి ఇది సురక్షితం కాదు అని నా అభిప్రాయం బైప్ బైక్ మోడిఫికేషన్లో మొదటిది కొమ్ములను నచ్చిన దిశగా మార్చుకోవడం అలాగే బైక్ యొక్క రంగును మార్చడం నేనైతే ఎప్పుడూ నా బైక్ను సవరించలేదు ఎందుకంటే ఈ బైకు సవరణ అనేది ఎక్కువ ఖర్చుతో కూడిన ప్రక్రియ